ఇప్పుడు పట్టణానికిని గ్రామాలకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు పట్టణంలో ఉన్నవాళ్లకి అన్ని దగ్గరగా ఉంటాయనమాట అంటే వాళ్ళకి స్కూల్స్కి దగ్గరగా ఉంటది వాళ్ళ ఇంటిలకీ స్కూల్స్ అనేవి పెద్ద దూరం వెళ్లాల్సిన అవసరం లేదు ఆలు కావాల్చుకున్న అన్నిట్లికి వాళ్ళు ఈజీగా కొనుక్కోవడానికి స్టేషనరీ షాప్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఆలకి పెద్దగా అవసరం ఉండదు అనమాట ఇప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలంటే ఇది ఇలా చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే పెద్ద పెద్దగా స్కూల్స్ అనేవి ప్లే గ్రౌండ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి టీచర్స్ అనే వాళ్ళు కూడా ఇక్కడ చాలా దగ్గరగా ఉండే వాళ్ళు దొరుకుతారనమాట సో వాళ్లకి మంచిగా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది టీచర్స్కి అదే ఇప్పుడు పట్టణాలకు అనుకోండి ఇప్పుడు మనం గ్రామాలలోకి వెళ్తే వాళ్ళు ఒక గ్రామాన్ని నుంచి ఇంకో గ్రామానికి వెళ్లి లేకపోతే ఒక ఆరు ఏడు కిలోమీటర్స్ నడిస్తేనే గాని వాళ్ళు స్కూల్కి వెళ్లలేని ఛాన్సెస్ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయి అనమాట ఇప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ అనేవి ఇంకా ఇప్పుడు ఈ ట్వంటీ త్రీలో కూడా ట్వంటీ ట్వంటీ త్రీ టు థౌసండ్ త్రీలో కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంటది ఇప్పటికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్చువేషన్స్కి కూడా చాలా మటికి గ్రామాల్లో స్కూల్స్ అనేవి ఇప్పుడు ఒక గ్రామంలో ఉంటే ఇంకో గ్రామానికి నడుచుకుని వెళ్ళాలి లేకపోతే పొలం గట్ల మీద నుంచి మనం నడుచుకుంటూ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలన్నా స్టేషనరీ ఏదైనా కొనుక్కోవాలన్నా సరే వేరే ఊరికి వెళ్లి కొనుక్కోవాల్సి ఉంటది ఎందుకంటే గ్రామాల్లో స్టేషనరీ స్టాప్లు అనేవి పెట్టరు కాబట్టి ఒక ఒక మండలంలో లేకపోతే ఒక పెద్ద ఏరియాలో ఉండే అలాంటి షాప్స్లో అయితే పెడతారు సో వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి చదవనేది చాలా ఈజీగా అయిపోతుంది వీళ్ళకి కొంచెం కష్టపడి వాళ్లు ఏ విధంగా ప్రాజెక్ట్స్ చేసుకోవాలనుకున్న ఏం చేసుకోవాలనుకున్న సరే అది దూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం కష్టంతో స్కూల్స్కి వెళ్లి రావడం అనమాట